నేను ఎవరికీ బహుమతిగా గద్యం పద్యాలు రాయలేదు నేను నా స్నేహితులకు లేదా నా బంధువులకు కానీ ఎప్పుడూ ఇలా పద్యాలు రాసే అవకాశం లేదా అటువంటి ఆలోచన కూడా నాకు ఇప్పటివరకు కలుగలేదు కాకపోతే నేను పాఠశాలలో చదువుకునే సమయంలో మా తెలుగు ఉపాధ్యాయుల వారు పద్యాలు ఇంటి వద్ద రెండు మూడు సార్లు రాసుకుని తీసుకురమ్మని అనేవారు వారికి మాత్రమే నేను పద్యాలను రాసి ఇచ్చేదానిని అది వారికి నచ్చేది